మా ఇంటికి వచ్చిన అతిథులకు నేను మంచిగా మర్యాద చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఒకసారే వస్తారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ రారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక దావత్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఉంటేనే వస్తారు అతిథులు ఊరికే ఊరికే రారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా మర్యాదలు చేయాలి మనం అందుకోసం అని నేనైతే వాళ్ళకి ఏం కావాలో అది వండి పెడతాను ఇంకా వాళ్ళు ఏం తింటారో కూడా వండి పెడతాను

మనం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మంచిగా చూసుకుంటారు వాళ్ళు మన ఇంటికి వచ్చినపుడు మంచిగా చూసుకుంటారు నేనైతే వాళ్ళకి చికెన్ బిర్యానీ వండి పెడతాను అండి ఎందుకంటే చాలా మంది చికెన్ బిర్యానీ ఇష్టంగా తింటారు కాబట్టి చికెన్ బిర్యానీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు కానీ ఇంట్లో వండుకునేది వేరు ఉంటుంది బయట కొనుకొక్కుకునేది వేరు ఉంటుంది అందుకోసం అని ఇంట్లో చేసుకుంటాను మనం ఇంట్లో చేసుకుంటే శుభ్రంగా చేసుకుంటాం అండి అదే బయటనుంచి తెచ్చుకుంటే అశుభ్రంగా చేస్తారు వాళ్ళు అంటే

అలా భ అలా మొత్తం శరీరం మొత్తం ఇట్లా అవుతుంటుంది కాబట్టి అందుకోసం అని బయట భోజనం చేయద్దు ఎవరన్నా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంటికాడ వంట చేసుకోవచ్చు నేను మాత్రం ఇది చేస్తాను అండి ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు కూడా అదే చేసుకోవచ్చు మనం కూడా అదే చేసుకోవచ్చు మనం వాళ్ళ మనం మన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలవదు కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఏం కావాలో అది మనం వండి పెట్టాలి అది మన సాంప్రదాయం హిందు సాంప్రదాయం అండి అందుకోసం అని

వాళ్ళకి ఏం కావాలో అది వండి పెట్టాలి వాళ్ళకేం కావద్దు అది వండి పెట్టద్దు అందుకోసం అని వాళ్ళకి ఏం కావాలో అడిగి మరీ వండి పెట్టండి నేను మాత్రం అడిగి ఖచ్చితంగా అడిగి ఉండి పెడతాను ఎందుకంటే వాళ్ళ ఇష్టమే మన ఇష్టం కాబట్టి అందుకోసం అని అతిథులు అతిథులను బాగా చూసుకోవాలి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు ఎలాంటి మాట అనద్దు సూటి పోటి మాట అనద్దు మళ్ళీ మళ్ళీ రారు వాళ్ళు మన ఇంటికి అతిథులు అతిథులను మంచిగా చూసుకుంటే